రిటర్న్లు కావాలండి మాకు ఇద్దరు బాబులకి ఒక బాబుకి నైన్ ఇయర్స్ ఒక బాబుకి థర్టీన్ ఇయర్స్ అండి ఒకవేళ మాకు ఇదేమన్నా డ్యామేజ్ స్వేటర్స్స్ కావాలండి మాకు జర్కిన్స్ అవసరం లేదండి స్వేటర్స్స్ అయితే పనికొస్తాని స్వేటర్స్స్ కావాలండి మాకు హలో ఫైవ్ హండ్రెడు ఫైవ్ హండ్రెడు కాస్ట్లో కావాలండి ఇద్దరు బాబులకి ఒకవేళ కలర్ నచ్చకున్నా కూడా మా పిల్లలకి ఒకవేళ డ్యామేజ్ అయినా కూడా మళ్ళీ ఎక్చేంజ్ చేసుకోవచ్చు కదా ఓకేనండి ఓకేనండి జర్కిన్స్ ఎంతుంటాయండి ఓకే అండి